నేను రోజూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను నా ఆఫీస్ వర్క్ అయిపోయాక డైలీ ఒక గంట సేపు నేను నృత్యం కోసం కేటాయిస్తూ ఉంటాను నేను ఒకరి దగ్గర నేర్చుకుంటూ ఉంటు నేర్చుకుంటూ ఉంటున్నాను వాళ్ళు కష్టమైన స్టెప్స్ నేర్పించిన నేను రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఆ కష్టమైనా స్టెప్స్ని కూడా సులువుగా నేర్చుకోగలుగుతున్నాను ప్రతి రోజు నేను నృత్యం చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు నృత్యం పైన అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ ఆ ప్రేమ వల్ల నేను ప్రేరణను నిలుపుకుని మరీ డైలీ ఒక గంట సేపు నా ఆఫీస్ వర్క్ అయిపోయాక డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాను నా నా నృత్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కారణం ఏమిటి అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయడమే రోజు శ్రమ ఆ శ్రమ పడుకుంటూ రోజు నేర్చుకుంటూ ఉంటాను ఎంత కష్టమైన స్టెప్స్ అయినా కానీ సులువుగా నేర్చుకుంటూ మా మా డాన్స్ మాస్టర్ గారు ఎంత అయినా కష్టమైన స్టెప్ని కూడా సులువుగా నేర్ నేర్పిస్తూ ఉం ఉంటారు దానివల్ల నేను ఈ ఈజీగా తేలికగా నృత్య నృత్యం సాధన చేస్తూ ఉంటాను నృత్యం చేయడం వల్ల కూడా మన మనమనేది యాక్టివ్గా ఉంటాం కాబట్టి డైలీ నృత్యం చేస్తూ వాటిలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటాను మా డాన్స్ మాస్టర్ చెప్పేటివే కాకుండా ఇంకా ఆన్లైన్లో యూట్యూబ్లో అలాంటి కొన్ని కొన్ని వాటిలో కూడా ను ఆన్లైన్లో నృత్యం చూస్తూ నేర్చుకుంటూ ఉంటున్నాను వాళ్ళు నేర్పించే స్టెప్స్ ఫస్ట్ అర్ధం కాకపోయినా ఏదో కఠిన సాధన చేస్తూ నేర్చుకుంటూ ఉంటున్నాను